పిల్లలకు తెలుగు భాష నేర్పడం ముఖ్యమే ఎందుకంటే పిల్లలకు తెలుగు భాష నేర్పడం చాలా ముఖ్యం తెలుగు భాషలో మన భావాలను మన సంస్కృతిని ఉట్టిపడేలా చేస్తుంది వారసత్వ చరిత్రలో కూడా ముడిపడి ఉంది భాష ఒక శక్తివంతమైన సాధనం దాంతో మన ఆలోచనలను భావాలను ఎదుటివారికి చెప్పడానికి సహాయపడుతుంది తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సంస్కృతిలో అనుసానించ అనుసంధించడానికి తెలుగు భాష మన సంస్కృతి వారసత్వంలో ముడిపడి ఉంది అనడానికి ఇదొక నిదర్శనం పిల్లలకు తెలుగు నేర్పడం ద్వారా వారు మన సంస్కృతిలో అనుసంధానించవచ్చు తెలుగు పురాణాలే కావచ్చు కథలు పాటలు నాటకాలు ద్వారా మన సంస్కృతి గురించి పిల్లలకు తెలపవచ్చు అలాగే మన మహాభారతం రామాయణం కూడా సంస్కృతంలో రాసింది ఒక వాల్మీకి ఒక వ్యాసుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగులో దాని అనువందించి మనం అర్థం చేసుకునే రూపంలో వాటిని అర్థం చేసుకునే విధానంగా మార్చడం జరిగింది దాంతోపాటు తెలుగు భాష మెదడును అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఎలా అంటే భాష నేర్చుకోవడం ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఇది మెదడులోని అనేక ప్రాంతంకు ఉపయోగపడుతుంది తెలుగు నేర్చుకోవడం ద్వారా పిల్లలకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత సమస్య పరిష్కారం నైపుణ్యాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి అలాగే తెలుగు భాష నేర్చుకోవడం వల్ల కొన్ని సంక్లిష్టమైన విషయాలను ఎదుటి వారికి కూడా కూలంకషంగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది భావోద్వేగ అభివృద్ధికి కూడా తెలుగు భాష ఉపయోగపడుతుంది పిల్లలు తమ భావాలను వ్యక్తీకరించడం అంటే ఎదుటివారితో ఎలా మాట్లాడాలో తెలుగు పాటలు కథల ద్వారా పిల్లల భావోద్వేగ అభివృద్ధికి సహాయపడుతుంది ఒక పాట నేర్చుకోవాలంటే మన మాతృభాష మనకి వచ్చి ఉండాలి ఈ తెలుగు భాష వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఎలా అంటే మన తే మన మాతృభాషను మనం ఉపయోగించడం వల్ల అమ్మ అనే మాటలో మమకారాన్ని భావాన్ని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అనమాట అలాగే తెలుగు భాష వల్ల సామాజిక అభివృద్ధి వల్ల కూడా మనకి సంఘంలో సమాజంలో ఏ విధంగా ఎదుటివారితో ఎలా మమేకమై ఉండాలో కూడా మనకి తెలుగు భాష అనేది నేర్చుకుంటాం తెలుగు మాట్లాడే ఇతర పిల్లలతో స్నేహం చేయడం వల్ల కూడా పిల్లలు సామాజిక నైపుణ్యాలని మెరుగుపడుతాయి ఆ గణితంలో చూడవచ్చు సైన్స్లో చూడవచ్చు అన్ని భాషల్లో కన్నా తెలుగు భాష చాలా కష్టమైనది ఇష్టమైనదిగా చేసుకుని తెలుగు భాషను మనం నేర్చుకోవడానికి ఇష్టంగా ముందుకు వెళ్ళాలి తెలుగు భాష విద్యభ్యాసనకి కూడా సహాయకారిగా ఉంటుంది ఎలా అంటే తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలు విద్యాభ్యాసానికి సహాయకరంగా ఉంటుంది తెలుగులో చదువుతున్న పాఠ్య పుస్తకాలను అర్థం చేసుకోవడం ద్వారా పిల్లల్లో విద్యాభ్యాసాన్ని పెంపొందించవచ్చు తెలుగు భాష నేర్చుకోవడానికి ఇంకా ఏమేమైతే ఉపయోగాలు ఉన్నాయి నేను చెప్తాను పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగు పాటల పట్ల కథల పట్ల తెలుగు భాష నేర్పించడం ప్రారం స్టార్ట్ చేయాలి ఆ విధంగానే పిల్లలతో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి కష్టమైన పదాలను రెండు మూడు సార్లు చెప్పగలగాలి తెలుగు భాషలందు తెలుగు లెస్స దేశభాషలందు తెలుగు లెస్స అని మన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించినప్పుడు చెప్పడం జరిగింది అలాగే ఎంతో మంది తెలుగు కవులు ఉన్నారు తెనాలి రామకృష్ణుడు ఇక గిడుగు రామ్మూర్తి గారు మనకి మొట్టమొదటిగా మాండలిక భాష గ్రాంధికంలో ఉండేది అది చదువుకోవడం చాలా కష్టమని గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషలో అన్ని అనువదించడం నే జరిగింది అయితే ఆ భాషను ఇప్పుడు మనం పుస్తకాలు రూపంలో చదువుతున్నాము అది మనం ఈజీగా అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది పిల్లలను తెలుగు పుస్తకాలను చదవడానికి ఎక్కువగా ప్రోత్సహించాలి బాలల కథలు చందమామ కథలు ఇలాంటి బాల వినోదిని ఇలాంటి చిన్న చిన్న కథల పుస్తకాల ద్వారా పిల్లల్లో తెలుగు తెలుగు పట్ల నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు పిల్లలతో తెలుగులో మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇంగ్లీష్ ముద్దు తెలుగు వద్దు అంటున్నారు కానీ తెలుగు నేర్చుకోవడంలో భావాన్ని భావ వ్యక్తీకరణని మనం తెలియజేయడం జరుగుతుంది అందుకే తెలుగు భాషను మీతో పాటు మీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేర్చుకోడానికి సిద్ధపాటు చేయాలి